హలో నమ నమస్కారం అండి వీరలక్ష్మి గారు అండి వెంకటలక్ష్మి గారేనా అండి నేను మీ అబ్బాయి చదివే స్కూల్లో టీచర్ని ఫోన్ చేస్తున్నాను సుదిరే కదండీ మీ అబ్బాయి అది మీది నిన్న రిపోర్ట్ కార్డు మీ ఇంటికి పంపించాను అండి యూనిట్ వన్ రిజల్స్ వచ్చాయని ఆ రిపోర్ట్ కార్డు పంపాను చూసుకున్నారా అండి ఆ అంటే మరి సంతకం పెట్టేసి వచ్చేసింది అండి నా దగ్గరికి వెనక్కి మీరు సంతకం పెట్టలేదా అంటే అది దాంట్లో మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయండి అది చూస్తారు అనే నేను పంపాను అయితే మీరు చూడలేదు అన్నమాట అంటే ఈ లెక్కలోనిని అలాగే ఇంకా సైన్స్లో తక్కువచ్చినాయి అండి అంటే పాస్ అయిపోయాడు కానీ అదే అంచులో పాస్ అయ్యాడు అండి ఏదో అలాగా పాస్ అయ్యాడు అంతేనండి దాని గురించి మాట్లాడదాము అని చేసాను మీరు చూసి సంతకం పెట్టారు మళ్ళీ మీరు మమ్మల్ని ఏమి అడగలేదు అని నేనే ఫోన్ చేసాను అన్నమాట అయితే ఆ రెండు రోజుల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది మీవాడు గురించి మాట్లాడాలి మీరు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది అండి ఎల్లుండి అండి రేపు కాకుండా వీలైతే రేపు రండీ లేదంటే ఎల్లుండి రెండు రోజులు ఉంటాము ఉ మీకు వీలైనప్పుడు రండి ఉ అంతేకాకుండ ఆ ఇంటికాడ చదువుతున్నాడా అండి మీ అబ్బాయి అంటే సరిగ్గా రావట్లేదు మరి మీరు ఇంటికాడ చదివిపిస్తున్నారా లేదా అని అంటే ప్రక్కన కూర్చుని చదివిపించండి మీరు పుస్తకాలు తీసి అలాగా కూర్చుంటారు తప్ప వాళ్ళు చదవరండి కొంచెం ప్రక్కన కూర్చుని మీరు శ్రద్ధ తీసుకోండి ఆ వచ్చేసారి అయినా బాగా వ్రాయడానికే ఉపయోగపడుతుంది